సార్ నా మొబైల్ సరిగ్గా వర్క్ అవటం లేదు సార్ రీసెంట్గా ఒకసారి కింద పడింది అది డిస్ప్లే దగ్గర చిన్న స్క్రాచ్ అయ్యింది బట్ అది దానిలో వాటర్ వెళ్ళడం వల్ల ఏమో అనుకుంటా అది సరిగ్గా వర్క్ అవటం లేదు కా శామ్సంగ్ శామ్సంగ్ ఏ ఎయిట్ ప్లస్ సడన్గా అది బైక్ డ్రైవ్ చేస్తున్నాను అది కింద పడిపోయింది ఆన్ అవుతుంది చార్జి పెట్టినా ఛార్జ్ వర్క్ అవుతుంది బట్ అది డిస్ప్లే ఏది కనిపించటం లేదు బ్లర్ ఆ స్క్రీన్ మొత్తం బ్లర్ అయిపోయింది హాఫ్ డిస్ప్లే కనిపించటం లేదు తెలుసు సార్ ఓకే ఓకే

ఓకే మీరు ఆ డిస్ప్లే అంతా ఒక వేళ పోతే ఎంత అవుతుందో చెప్పగలరా లక్ష రూ త్రి థౌజండ్ అవుతుందా

దానికి సర్వీస్ చెయ్యాలంటే దానికి ఎంత ఖర్చవుతుంది మళ్ళీ సెపరేట్గా సర్వీస్కి వెయ్యి రూపాయలు మూడు వేలు

క్వాలిటీ

డిస్ప్లే క్వాలిటీ అలాగే డిస్ప్లే క్వాలిటీస్ ఎన్ని టైప్స్ ఉంది ఇది ఓకే వారంటీ ఏమైనా ఇవ్వగలరా మళ్ళీ త్రీ మంత్స్ సార్ త్రి ఈ త్రి థౌజండ్లో మళ్ళీ ఆ డిస్ప్లే విరిగిపోతే అది సెట్ చెయ్యగలరా అలాగే ఒకవేళ టచ్ ప్రాబ్లెమ్ ఉంటే టచ్కి మళ్ళీ సపరేట్ కాస్ట్ అవుతుందా

ఓకే ఓకే అలాగే సార్ ఈవెనింగ్ వస్తాం సార్ సాయంత్రం వస్తాం సార్ ఓకే సార్